అలైన్ పెట్టి ఇంస్టా చూస్తాను నేనది నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు ఒక బొమ్మను గీశాను అది నేను మా పాఠశాలలో ఎన్నుకోబడ్డాను దాని తర్వాత మళ్ళీ అదే బొమ్మని నేను మళ్ళీ గీస్తే అది మండల్ లెవెల్లో జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో ఎన్నుకోబడింది అప్పుడు దాని ప్రాముఖ్యత నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒక చిన్న కాగితం ముక్కలో మా ఊరి ప్రకృతి వైకరి వైపరీత్యాలను బొమ్మ గీశాను అందులో ప్రతి ఒక్క అంశము నేను మా ఊర్లో జరుగుతున్న ప్రతి ఒక్క అంశము మా ఊరులో ఉన్న ప్రతి ఒక్క కథను నేను బొమ్మ రూపంలో గీశాను అయితే అందులో ప్రతి ఒక్క విషయాన్ని నేను క్లుప్తంగా స్పష్టంగా అందులో గీశాను అప్పుడు మా ఉపాధ్యాయుడు అందరూ మెచ్చుకొని నన్ను నాకు అందులో ఉన్న ప్రాముఖ్యతను అప్పుడు నేను గ్రహించబడ్డాను ఓహో నేను ఇంత చిన్న పేప్ కాగితం ముక్కలో మా ఊరి మా ఊరి గురించి నేను వేయగలను అంటే దీన్ని నేను ఇంత చిన్న కాగితం ముక్కలో నేను ఇంత పెద్ద ఊరిని రూపొందించగలనని నాకు అర్థమైంది అప్పుడు మా ఊరిలో ప్రతి కుంటా చెరువు కొండా కోన పిట్ట ఏ పొలాలు ఇండ్లు రోడ్లు ఏమేమైతే ఉన్నయో ప్రతి ఒక్క దాన్ని నేను క్లుప్తంగా స్పష్టంగా గీశాను అయితే అందులో మొదటగా ఏంటంటే మనకు సూర్యుడు ఎలాగైతే అస్తమించాడో ఉదయిస్తాడో అలాగే ఎలాగైతే అస్తమిస్తానాడో ఎలాగైతే అస్తమిస్తాడో అలాగ ప్రతి ఒక్క విషయాన్ని నేను క్లుప్తంగా స్పష్టంగా అందులో గీసాను